తెలుగు భాషను భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు

ఈ ప్రాంతాలలో తెలుగు భాషను వ్యాపారం మరియు వాణిజ్యం వంటి స్థానిక ఆర్థిక వ్యవస్థలలో అనేక రకాలుగా ఉపయోగిస్తారు వ్యాపారంలో తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది తెలుగు భాషను వ్యాపారాలలో పనిచేసే ఉద్యోగులు మరియు యజమానులు కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగిస్తారు తెలుగు భాషలో వ్యాపార పత్రాలు మరియు ఒప్పందాలు రాయబడుతాయి తెలుగు భాషలో వ్యాపార ప్రకటనలు మరియు మార్కెటింగ్ సామాగ్రి రూపొందించబడుతాయి వాణిజ్యంలో తెలుగు భాషకు ప్రాముఖ్యత చాలా ఉంది తెలుగు భాషలో దుకాణాలు మార్కెట్లు మరియు ఇతర వాణిజ్య సంస్థలలో కస్టమర్లు మరియు అమ్మకందారులు కమ్యూనికేట్ చేస్తారు తెలుగు భాషలో వస్తువుల మరియు సేవల గురించి సమాచారం అందించబడుతుంది తెలుగు భాషలో ధరలను ముద్రించబడుతాయి స్థానిక ఆర్థిక వ్యవస్థలో తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది తెలుగు భాష ఈ ప్రాంతాలలోని స్థానిక ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన భాగముగా ఉన్నది ఇది వ్యాపారాలు మరియు వాణిజ్యాన్ని సులభతరం చేస్తుంది మరియు స్థానిక ప్రజలకు వ్యాపారంలో పాల్గొనడానికి అవకాశాలను కల్పిస్తుంది తెలుగు భాష ఈ ప్రాంతంలోనే సాంస్కృతి మరియు వారసత్వానికి కూడా ముఖ్యమైనది ఇది ఈ ప్రాంతాల్లోని ప్రజలను ఒకే సంఘముగా కలుపుతుంది మరియు వారి ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది తెలుగు భాష యొక్క ముఖ్యమైన తను పెంచడానికి ఈ ప్రాంతాల్లోని ప్రభుత్వాలు మరియు వ్యాపారాలు కృషి చేస్తున్నాయి తెలుగు భాషలో వ్యాపార పత్రికలు మరియు మ్యాగ్జైన్లు ప్రచురించబడుతూ ఉన్నాయి తెలుగు భాషలో వ్యాపార శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నాయి ఈ ప్రయత్నాల వల్ల తెలుగు భాష ఈ ప్రాంతంలోని ఆర్థిక వ్యవస్థలో మరింత ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉందని నా అభిప్రాయం